మా ఊరిలో వృద్ధులు అయితే ఇప్పుడికి కూడా చాలా వాళ్ళ అన్ని పనులు వాళ్ళే చేసుకునే లాగా మంచి హెల్తీగా ఉన్నారు ఎందుకు అంటే ఆ టైంలో వాళ్ళు మంచి ఆహారం తీసుకున్నారు ఎలాంటి కలుషితం అనేది వాళ్ళకి ఎక్కువ ఉండేది కాదు ఫుడ్ పాయిజన్ అలా వాళ్ళు మంచి ఫుడ్ తీసుకున్నారు కాబట్టి వృద్ధులు ఇప్పటికి చాల బలంగా ఉంటారు మనకి మన పనుల్లో కూడా హెల్ప్ చేస్తు ఉంటారు మా ఊళ్ళో పల్నాడులో ఎక్కువగా ఎక్కువ మాకు ఏంటంటే వృద్ధాశ్రమాలు లాంటివి ఏమి ఉండవు ఇక్కడ అందరు కూడా కొంచెం అంత ముసలి వాళ్ళు అయినా వాళ్ళు చనిపోయేంత వరకు కూడ వాళ్ళ పని వాళ్ళు చేసుకునేంత ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు సహాయం చేస్తున్నందుకు వాళ్ళని కూడా బాగా చూసుకుంటారు అందరు వా యవ్వనుల కన్నా వృద్ధులే ఎక్కువగా పని చేస్తు ఉంటారు